సార్ నమస్తే సార్ అదీ న అది నేను డిగ్రీ చేశానండి అది నాకు ఏదన్నా జాబ్ చూస్తారా అని అండి డిగ్రీ ఏమో బికామ్ కంప్యూటర్స్ చ చదివానండి ఇంటర్ ఏమో సిఈసి అండి

సరేండి అన్నిటికి మీరే ఇక్కడ ఇచ్చేస్తారా అండి కోచింగు సరే సార్ మీ నేమ్ ఏంటి సార్ సరే థ్యాంక్ యూ సార్